మనీషా పొయిన నెల నీకు పాప పుట్టింది కదా పాప బర్త్ సర్టిఫికేట్ ఆన్లైన్ చేయించినావా పాప పేరెంటి ఓకే లియోరా బాగుంది కానీ రిజిస్ట్రేషన్ చేయించావా ఒకవేళ చేయించకపోతే నేను చేయిస్తాను ముందు నువ్వు హాస్పిటల్లో ఇచ్చిన బర్త్ సర్టిఫికేట్ ఉంది కదా దాన్ని మీసేవకి తీసికెళ్ళి నువ్వేం పేరు పెట్టాలనుకుంటున్నావో వాళ్ళకు చెప్తే వాళ్ళకా బర్త్ సర్టిఫికేట్ చూపిస్తే వాళ్ళు ఆన్లైన్ చేస్తారు టూ ఫిఫ్టీ ఏమో ఛార్జ్ పడుతుంది